అవును మేడమ్ చెప్పండి అయ్యయ్యో లేదు లేదు మేడమ్ మా హోటల్ బాగానే ఉంటుంది మీకు ఎందుకలా అనిపించింది లేదు అయ్యయ్యో సారి మేడమ్ అయ్యయ్యో సారి సారి మేడమ్

నేను ముగ్గురిని పెట్టాను మేడం చూసుకోలేదు అనుకుంటాను బహుశా వాళ్ళు మీరు చెప్తాను ఉంది నేను అయ్యయ్యో లేదు మేడమ్ సారి మేడమ్ లేదు

లేదు లేదండి మీకు ఎందుకలా అనిపించింది లేదు లేదు లేదు మేడమ్ మేము దగ్గర ఉండి చేయిస్తాం మేడమ్ రేపు రేపు చెప్పి చేయిస్తాం మేడమ్ సారి సారి మేడం మేము చేయిస్తాం మేడామ్ అయ్యో లేదు లేదండి ఇది రెండోసారి జరగదు సరే సరే సరే మేడమ్ ఉంటాం అండి ఇంక రెండోసారి జరగదులేండి ఆయ్ సరే సరే సరే సరే సరే అండి